జానపదాలు పాటలు అంటే మా ప్రాంతంలోనే చాలా మంది పాడతారు మంచిగా పాడతారు తెల్లటి బట్టలేసుకుని ఎర్ర కండువ వేసుకొని ఈ హైలు హైలు అని పాడతారు నాకు పాటలు బాగా తెలి పాటలు తెలీదు కానీ ప్రైవేట్ సాంగ్స్ అని పాడతారు అంటే సినిమాల్లోవి కాకుండా పల్లెటూర్లలో తిరిగి కొన్ని కొన్ని విషయాల గురించి వాటిని టా వాటి గురించి సేకరించి వాటి గురించి పాటల రూపంలో అందరితో ఉత్సాహం వచ్చేలాగా పాడతారు ఇవి జానపద పాటాలు అంటారు నాకు తెలిసిన పాటలు చాలా పాటలే ఉన్నాయి చాలా పాడారు చాలా మంది ఇష్టము గ గద్దర్ అని ఉండేవారు ఆయన ఇంకా చాలా బాగా జానపదాలు పాడేవారు ఊరి పాటలు ఇంకా ఏదైనా ఒక విషయం గురించి గల్లీ సిన్నది ఇలా సాంగ్స్ చాలా చాలా సాంగ్స్ ఉండేవి చాలా బాగా నచ్చేవి చాలా ఊపొచ్చేవి ఎంతో మంచి మంచి పాటలు పాడేవారు చాలా ఇష్టంగా పాడుతుండే జానపదాలు అంటే జానపదాలు అంటే గుర్తొచ్చేది సంస్కృతి సంస్కారం ఇంకా ఏమంటారు తొందర తొందరగా పాడడం అవి నోటికి కూడా తిరగకపోయేవి అంత బాగా పాడేవారు అంత తొందర తొందరగా పాడేవారు చాలా అందంగా పాడేవారు చాలా చాలామంది దానికి తగ్గట్టు నృత్యం చేసేవారు చాలా అది ఆ అడుగులు కూడా ఆ పాటలు ఆ తీరు ఒక పాట ఒక భావము ఎంతో అందంగా ఉండేవి నాకెంతో ఆకర్షణీయంగా ఎంతో ఇష్టంగా నచ్చేవి ఇష్టం ఇష్టంగా వినేవారు పాత కాలంలో జానపద గేయాలు అంటే ఎంతో పేరు ప్రసిద్ధి ఉంది ఇప్పుడు చాలా తగ్గిపోయాయి కానీ ఒకప్పుడు జానపద గేయాలు ప్రతీ ఊరిలో ప్రతీ సారి ప్రతి పండుగకి జానపద గేయాలు లేకుండా ఆ పండగ జరిగేదే కాదు ఇప్పుడు కూడా పండగలల్లో జానపద గేయాలు చాలా బాగా జరుగుతున్నాయి కొన్ని కొన్ని ఊర్లలో జానపద గేయాలు ప్రసిద్ధి చెందుతున్నాయి ఇప్పుడు జానపద గేయాలు అంటే ఎవరు పట్టించుకోడం కూడా పట్టించుకోడం లేదు మా ఊర్లో జానపద గేయాలు చాలా అందంగా ఉండేవి చాలా బాగుండేవి నాకు నచ్చేవి ఇంకా జానపద గేయాలకి ఎంతో పేరు ఎంతో ప్రసిద్ధి చెందినవి చాలా చాలా పాటలుండి గల్లీ చిన్నది గరీబోళ్ళ కన్నా పెద్దది అనే పాట నాకు చాలా ఇష్టం చాలా చాలా బాగుండేది ఇది కూడా జానపద గీతమే ఒక కల్చర్ ఒక సంస్కతిక ఒక సంస్క ఒక ఒక భావంతో ఒక ఒక కథను వివరించుకుంటూ పాడే పాటలు జానపద గేయాలు నాకెంతో ఆకర్షణీయంగా ఎంతో ఇష్టంగా ఉండే పదాలే పాటలు జానపద పాటాలు